చెప్పండి ఎవరు అవును ఓకే ఓకే ఉన్నాయి అమ్మా కాకపోతే మీకు అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్లు కావాలి మీ బడ్జెట్ ఎంత ఓకే

ఇది మన కూకట్పల్లి సైడ్ ఉన్నాయమ్మ ఇంకా వనస్థలిపురం సైడ్ కూడా ఉన్నాయి గచ్చిబౌలి సైడ్ కూడా ఉన్నాయి ల్యాండ్సు సో మీకు ఎక్కడ అంటే ఎక్కడ సైడ్ కన్వీనియంట్గా ఉంటుంది మీకు ఎక్కడ సైడ్ కావాలి మూడు ల్యాండ్స్ అనేటివి డెవలపింగ్ ఏరియా సైడే ఉన్నాయి కూకట్పల్లిది వచ్చేసి కూకట్పల్లి నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ బయటికెళ్తే మీకు ఉంటుంది ల్యాండ్ అనేది అక్కడ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ పడుతుంది వనస్థలిపురంలో వన్ స్క్వేర్ యాడ్ వచ్చేసి సెవెంటీ టూ ఎయిటీ తౌజండ్ అట్లుంటుంది కూకూకట్ల్లి సైడ్ అయితే వచ్చి వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంటుంది ఓకే ఓకే సో మీరు అంటే అంటే ఈఎంఐ ప్రాసెస్లో తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే మొత్తం ఒకటేసారి పేమెంట్ క్లియర్ చేస్తారా లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు ఓకే ఫైన్ ఒకటే సారి క్లియర్ చేస్తారు అంటే మీరు అంటే ఎక్కడి సైడ్ కన్వీనియంట్గా పోవాలి అనుకుంటున్నారు మీరు అంటే మూడుసార్లు బెటరే ఎక్కడైనా సరే పెరిగే పెరిగే ల్యాండ్ అయితే ఎప్పుడైనా పెరిగేది ల్యాండ్ కాస్ట్ అయితే పెరుగుతూనే ఉంటుంది వనస్థలిపురం సైడ్ అయితే ఇప్పుడు డెవలప్ అవుతుంది కూకట్పల్లి తర్వాత కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది గచ్చిబౌలి కూడా డెవలప్ అవుతుంది అక్కడ అయినా కొంచెం కాస్ట్ ఎక్కువ కూకట్పల్లి దగ్గరంటే మీకు వన్ స్క్వేర్ మన గచ్చిబౌలి దగ్గర అయితే వన్ స్క్వేర్ యార్డ్ మీకు త్రీ ఫోర్ ల్యాక్స్ పడుతుంది ఈజీగా కూకట్పల్లి వనస్థలిపురం దగ్గర ఉంది తక్కువ ఉంది చూస్తామమ్మా కాకపోతే మీక మీ డీటెయిల్స్ ల్యాండ్ అయితే లిటిగేషన్స్ ఏముండవమ్మా మీకు బాగానే ఉంటుంది తర్వాత రీసేల్ కూడా చేసుకోవచ్చు మాదాపూర్ రోడ్ నెంబర్ త్రీ అమ్మా ఉందమ్మా పంపిస్తాను ఓకే యా ఓకే ఓకే మండే టూ ఫ్రైడే అమ్మా సాటర్డే హాలిడే ఉంటుంది సండే కూడా అప్పుడప్పుడు ఉంటుంది సండే లేకపోతే ఉండదు మండే వచ్చేసి మార్నింగ్ టెన్ టూ ఈవినింగ్ ఫైవ్ తర్టీ సిక్స్ వరకు ఉంటుంది